వంట చేయడం అంటే నాకు చిన్నప్పుడు నుంచి చాలా ఆసక్తి ఇంకా ఏదైనా సరే నేర్చుకోవాలని ఉండేది అది నాకు అలా ఆసక్తిగా అభిరుచిగా మారిందంటే చిన్నప్పుడు నుంచి మా అమ్మ నాకు వంట చేసి పెట్టేది నేను స్కూల్కి వెళ్ళే ఫ్ర టైంలో మా అమ్మ నాకు బాక్స్ ఇచ్చేది మా ఫ్రెండ్స్ నా నా స్నేహితులు నా టిఫిన్ బాక్స్ తిని లంచ్ బాక్స్ తిని వాళ్ళు చాలా బాగుందని చెప్పేవారు నేను కూడా చాలా సంతోషంగా తినేవాడిని మా అమ్మ రో డైలీ రోజురోజుకి కొత్త కొత్త వంటలను చేసి నాకు పెట్టేది ఈ యొక్క క్రమంలో నేను రోజువారీగా మా అమ్మ చేసే వంటలను నేను చూసి ఎలా చేస్తుందో అని నేర్చుకునే వాడిని అలానే నేను ఒకరోజు ఒక నా స్కూలింగ్ అప్పుడు స్కూలింగ్ తర్వాత కాలేజీకి సమయంలో హాస్టల్ జాయిన్ అయ అయ్యాను ఆ క్రమంలో మా అమ్మ నాకు నేర్పించిన వంటలను నేను నా హాస్టల్ మాదిరిగా నేను ప్ర ప్రయత్నించి మా ఫ్రెండ్స్కి వండి పెట్టే వాడిని ఆ టైంలో మా స్నేహితులను చెప్పేవారు అరే నువ్వు వంట బాగా చేస్తున్నావు ఇంకా ఏం చెప్పేవారు నాకు నాకు తెలియకుండా నాలో చాలా ఇంట్రెస్ట్ పుట్టి ఇంకా నేర్చుకోవాలని చెప్పి ఆసక్తి ఆసక్తి కలిగింది ఆ సమయంలో నేను ఎప్పుడైనా నా స్నేహితులతో బయటకు వెళ్ళినప్పుడు రెస్టారెంట్లకిగాని ఏదైనా ఇతరుల స్నేహితులు ఇంటికి వెళ్ళిన కానీ ఏవైనా రుచికరంగా తినే ప పరికరాన్ని ఎలా చేశారు ఏ క్వాంటిటీలో చేశారు అవి ఏమాదిరిగా చేశారు నేను గ్రహించి వాళ్ళని వాళ్ళ దగ్గర సమాచారాన్ని నేను సేకరించి నేను ప్రయత్నించే వాడిని ఇంటికి వచ్చాక అలా ఆ క్రమంలో నేను చాలా మేరకు నేను వంటలను నేర్చుకున్నాను అలాగే నే సెల్ ఫోన్లో యూట్యూబ్లో చూసి ఇతర వంటలను కూడా నేను ఆసక్తిగా చూసి నేర్చుకునే వాడిని అలాగే నా స్నేహితుడు ఒకసారి నాకు ఒక ఒక సలహా ఇచ్చాడు అరేయ్ నువ్వు వంట చేస్తున్నావు కదా బాగా కుక్ చేస్తున్నావు కదా ఇలాగే బ్యాచిలర్లు స్టూడెంట్లు చాలామంది హాస్టల్లో ఉంటున్నారు వాళ్ళకు కూడా నువ్వు ఈ సులభంగా ఎలాగ వంట వండాలో చెప్పురా అని చెప్పి ఒక చెప్పాడు ఆ సమయంలో నేను ఇలా ఇతరులకు కూడా ఉపయోగపడాలని చెప్పి నేను ఒక యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ఆ క్రమంలో చా చాలావరకు బీటెక్ స్టూడెంట్లు మరి ఇంకా జాబ్కి వెళ్ళేవాళ్ళు నా వీడియోలు ఎక్కువ చూసి నేను చేసే పరికరాలను నేను చేసే వంటలను వాళ్ళు చూసి ఆసక్తిగా కోరుకునేవారు అలాగే ఏదైతే వంటలు చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ బాక్స్ లో నాకు పిన్ చేసే వారు అన్న ఈ చికెన్ కర్రీ ఎలా చేయాలి బిర్యానీ ఎలా చేయాలి అని నేను ఏమి చేసేవాడిని అంటే నా హోమ్ నా హోమ్మేడ్గా నేను మసాలాలను నేను ప్రిపేర్ చేసి వంటలను చేసి యూట్యూబ్లో పెట్టేవాడిని క్రమ క్రమంగా నాకు ఆసక్తి పెరిగి మా ఇంట్లో వాళ్ళు ఒక రోజు నన్ను తిట్టారు నువ్వు ఏంటి నువ్వు మగాడివి అయిఉండి వంటలు చేస్తున్నావు ఎక్కువగా నువ్వు నీ ఒక జాబ్ను చేయాలని చెప్పి నాకు అనగా నేను పేర్లర్గా చదువుతు నేను ఉద్యోగం చేస్తు నేను ఇది చేస్తానని చెప్పి మా అమ్మకి మాట ఇచ్చి నేను రెండు క్రమ క్రమంగా చేస్తున్నాను అలాగే నాకు ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం నా ప్యాషన్ నాకు తెలియకుండా మా అమ్మ మా అమ్మ చేతి వంట నాకు ఎలా అలవాటి అయ్యిందో బాగా నా స్నేహితులకి నా ఫ్రెండ్స్కి కూడా ఇలాగే అలవాటు అయ్యింది నేను కూడా నాకు ఎక్కడైన్నా రెస్టారెంట్లకు వెళ్ళిన నేను అది కుక్ చేసే వంటకాలను నేను క్రమక్రమంగా నేర్చుకుంటు ఇతరులకి ఎంత సులభంగా చేయాలో ఎంత తక్కువలో ఇవ్వగలము అని చెప్పి నేను నేర్చుకుంటు ఇతరులకు సలహా ఇచ్చేవాన్ని అలాగే ఈరోజు చాలా వరకు చూస్తున్నాం డయాబెటీస్ ఇంకా క్రమక్రమంగా జబ్బులు ఆ తిండి పదార్థాల వల్ల వస్తున్నాయి అలాంటి కాలుష్యం అలాంటి అనారోగ్యం తిండిలు అలాంటి కెమికల్ ఫుడ్ని నేను వ్యతిరేకిస్తు నేను సులభంగా ఎలా చేయాలో ఆర్గానిక్గా ఎలా తినాలో ఎలా వుండాలో అని చెప్పి నేను నా యూట్యూబ్లోని ఇతరులకు హెల్ప్ చేస్తు ఉంటాను అలాగే చాలామంది అతిగా అతి బరువు ఎక్కువ అయిపోతున్నారు అని చెప్పి ఫుడ్డు మానేస్తే కనుక మనం ఒళ్ళు తగ్గిపోతా అని చెప్పి చాలా మంది అనుకుంటారు కానీ మనకు క్రమక్రమంగా మనం అలా చేస్తే ఒకేసారి మనకి చాలా వరకు రోగాలు వస్తాయి అలాగే చాలామంది గ్యాస్ట్రిక్ హాస్టల్లో ఉండే వాళ్ళు గ్యాస్ట్రిక్ బారిన పడతారు సో అందుకే నేను నేను నాకు తెలిసిన మారుగా నేను ఒక ఫుడ్ ఛానల్ ఓపెన్ చేసి డయాబెటీస్ ఇంకా ఇంకా ఇతరుల జబ్బులు ఉన్న వాళ్ళకి బరువు తగ్గే వాళ్ళకి నా వరకు నేను ఫుడ్ డైట్ ప్లాన్ చెప్పి ఇతరులకు ఎలా ఒళ్ళు బరువు తగ్గించుకోవాలి అనేది కూడా మన ఫుడ్ ద్వారా చేయగలం అని చెప్పి నేను చెప్పాను అలానే నేను వీక్లీ మంత్లీ డైలీ ఎలాగా ఫుడ్ తీసుకోవాలి ఎంత క్వాంటిటీ ఫుడ్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది కూడా నాలో ఆసక్తి బాగా పెరిగింది నేను చెప్తున్నాను కూడా ఇతరులకి చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఆయన బిర్యాణీ చేయడం చూసి ముస్లిమ్స్ అతను అలా క్రమక్రమంగా చేస్తున్నాడు అని తెలుసుకొని ఆ మసాలాలు ఎలాగ తయారు చేస్తున్నారు చూసుకొని ఇప్పుడు నేను అనుకోకుండా నేను ఇప్పుడు మాస్టర్ చెఫ్లాగా అయ్యానని చెప్పి నేను గర్వంగా చెప్పబడున్నాను అలాగే అలాగే ఒక్కసారి మా పాఠశాలలో జరిగిన పోటీల్లో నేను ఫస్ట్ ప్రైజ్ సాధించాను అలాగే చాలా ఎన్నో అవార్డులను ఎన్నో రివార్డులను సాధించి ఈరోజు ఈ స్థాయికి ఉండడానికి గల కారణాలను నా స్నేహితులు మీరే అని చెప్పపడుతున్నాను ఇంకా ఇంకా ఇంకా చెప్పాలంటే కనుక నాకు తెలియకుండానే నాలోని కొన్ని టిప్స్ ఏవేవో టిప్స్ ఇవ్వగలుగుతున్నాను అంటే ఈ ఫుడ్ వల్ల ఇలాగే ఫుడ్ ద్వారా ఎంతోమంది ఎంతో ఎన్నో విధాలుగా కూడా ఉండవు ఉండచ్చు నా ద్వారా నేర్చుకుని ఎన్నో మంది రెస్టారెంట్లు పెట్టి ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారు నా దగ్గర నా స్నేహితులు నేర్చుకున్న వంటలను వాళ్ళు రెస్టారెంట్ పరంగా పెట్టుకుని వాళ్ళ ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి ఆర్గానిక్ దోస అని చెప్పి మొత్తం అన్ని మిల్లెట్స్తో అన్నింటితో వాళ్ళ ఫుడ్ ప్రిపేర్ చేసి ఇప్పుడు ఒక ఇరవై ముప్పై మంది ఉపాధికి ఇస్తున్నారంట గ గర్వ కారణంగా ఉంది ఈ రోజుల్లో ఉపాధి దొరకాలంటే కనుక చాలా ఇబ్బందిగా ఉంది కానీ ఈ ఫుడ్ అనేది నేర్చుకుంటే కనుక చాలామందికి ఇతరులకు కానీ విదేశీయులకు కానీ చాలామందికి ఇంకా ఫుడ్లోకనుక బ్యాచులర్స్ కానీ మాస్టర్స్ కానీ చేసి ఇతర దేశాలకు వెళ్ళి కూడా మనం కుక్ చేసి బాగా సంపాదించవచ్చు వంట క్రమం క్రమంగా చేసుకుంటు మంచి ఆరోగ్య ఆర్గా ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్ మనం పండించి చేస్తే గనుక మనకి లో లో ఫ్యాట్ లో ప్రోటీన్తో మనం హ్యాపీగా రిచ్ రిచ్గా మనం బతకవచ్చు అంటే రిచ్గా హెల్తీ ఇప్పుడు మనీ ఉంటే కాదు ఆరోగ్యం కూడా మనకు ఉండాలి నా నా సూచన మేరకు అలాగే చాలా నేర్చుకున్నాను వంట వంట అనేది నాకు చాలా నేర్పించింది అలాగే నా నాలో ఉన్న మా ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఈరోజు మా అమ్మ వాళ్ళకు కూడా అర్థం అయింది వీడు రెండు బ్యాలెన్స్ చేయగలడు వాడికున్న ఏదైనా సరే ఇంట్లో వాళ్ళు పిల్లలకి ఏది ఆసక్తిగా ఉన్నదో అదే చే నే చేయించాలి